ప్రతి ఏదైనా సరే ఒక ఒక ఇన్స్పిరేషన్ తో అయితే స్టార్ట్ అవుతుంది అండి ఇప్పుడు నేను డ్రాయింగ్ వేసే ప్రక్రియ నేను ఏది తయారు చేయాలన్నా సరే ముందు నేను అనుకున్న వస్తువు కోసం వెతుకుతానండి ముందు అది నా చుట్టూ పక్కల అవ్వచ్చు లేకపోతే అది మొబైల్ ఫోన్ లో అవ్వచ్చు లేకపోతే కంప్యూటర్ లో అవ్వవచ్చు ముందు వీటిలనైతే నేను ఆన్లైన్ లో గాని ఆఫ్లైన్ లో గాని నాకు దొరికిన ఇన్స్పిరేషన్ కోసం వెతుకుతాను అండి వెతికిన తర్వాత ఉన్న వస్తువుని ఎలా నేను నా ప్రతీ కళాకారుడికి ఒక స్టైల్ అంటూ ఉంటుంది కదండి ఆ స్టైల్ లోకి మలచడానికి ఎలా అనేదానిని నేను టెస్ట్ చేస్తాను అన్నమాట ముందు నేను రఫ్ స్కెచెస్ వేసుకుంటాను అన్నమాట ఈ ష్ క్యాన్వాస్ మీద ఈ రఫ్ స్కెచెస్ అనేది నేను వేసుకోవడం జరుగుతాదండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏంటంటే ఓకే నాకు తృప్తిగా అనిపించిన తర్వాత నేను నేను వెతి వెతికిన ఆ మూలం నెక్స్ట్ నేను నా స్టైల్ లో కన్వర్ట్ చేసుకున్న ఆ పేపర్ ఉంటుంది కదండి ఆ రెండూ కూడా నేను తీసుకుని అప్పుడు నేను అయితే ఈ డ్రాయింగ్ అనేది వేయడం జరుగుతా స్టార్ట్ చేస్తానండి ఈ డ్రాయింగ్ ఇవన్నీ వేసేముందు కూడా మీకు చెప్పాను నేను నా స్టైల్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఇవన్నీ కూడా నేను తెలుసుకున్న తర్వాత నాకు ఏ రంగు కావాలి నాకు ఏ రంగు ఈ ఈ డ్రాయింగ్ కు సెట్ అవుతుందో ఇవన్నీ కూడా నేను చూసుకుంటాను అండి దీనితో పాటుగా ఏంటంటే ఆ బొమ్మ ఎంత సైజ్ లో వేయాలి ఎలా వేయాలి ఏ బ్రష్లు వాడాలి ఏ పెయింట్లు వాడాలి ఇవన్నీ కూడా ఏంటంటే మొట్ట మొదటగా చూసుకున్నవి అండి ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు నా మనసు ఎంతో నిమ్మల పరచుకొని అంటే ఫ్రెష్ మైండ్ తో అనేది నేను వేస్తానండి ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం డ్రాయింగ్ అనేది కరెక్ట్ గా వేసేయలేం అండి దానికంటూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి నా రూమ్ లోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఏసీ ఆన్ చేసుకుంటుంటాను ఏసీ ఆన్ చేసుకొని అప్పుడు నేను ఈ బొమ్మని అయితే గీయడం మొదలు పెడతానండి నేను రీసెంట్ గా ఒక ఒక బొమ్మను అయితే నేను వేయడం జరిగిందండి ఒక మంచి సైంటిస్ట్ బొమ్మను అయితే నేను వేయడం జరిగింది ఒక ప్రదర్శన కోసం దాని వెనకాల ప్రక్రియ చెప్పాను కదండి ఇలాగని ఈ కలర్ ని అలాగే ఏ బ్రష్లు వాడాలి అయినా ఎలా వేయాలి ఇవన్నీ నేను ముందుగా చూసుకుంటాను అండి